నేను ఒక రెండేళ్ల క్రితము కొత్త గదిలోకి పెట్టుకోటాకి ప్లాస్టిక్ డబ్బాలు అనేవి కొనుగోలు చేశానండి అవి ధర అనేది తక్కువే పడింది కాకపోతే రెండు వందల రూపాయలు పడింది మూడు డబ్బాలు ఇవి నేను సరుకులు వేసుకోవడానికి ఉంటున్నాయి అని కొన్నాను కాకపోతే కొన్న రెం కొన్న కొత్తలో బాగానే ఉండేవి ఇటీవల అవి కింద పడితే విరిగిపోయాయి అండి కానీ నేను మరీ అంత డెలికేట్ అంటే నాసిరకం డబ్బాలని నేను అనుకోలేదు కొంచెం మంచి క్వాలిటీ ఉంటాయని కొనుగోలు చేశాను కాకపోతే అవి ఒక రెండు మూడు సార్లు కింద పడ్డప్పటికీ పోవడం అనేది జరిగాయి అనవసరంగా కొన్నానేమో అని నేను కొన్నిసార్లు బాధపడ్డాను మా ఇంట్లో ఉన్నవారు కూడా నన్ను అనవసరంగా కొన్నావని చెప్పారు అనవసరంగా డబ్బులు వృధా చేశానేమో అని నాకు అనిపించింది ఈ డబ్బాలు కొనడం వల్ల